తెలంగాణలో క్రీడారంగము క్రీడా సంబంధిత అంగవైక్యాలయాలు అంగవైక్యాలయాలు బలహీనతల సమస్యలు ఎలా పరిష్కరిస్తుందంటే అంగవైక్యాలలో అంటే డిసేబుల్ పర్సన్స్ వాళ్ళు అంటే ఒక చెయ్యి కాలు లేకపోవడం లేదా కళ్ళు లేకపోవడం అలా మనుషులు అలా మనుషులను తెలంగాణ చాలా బాగానే ప్రోత్సహిస్తుంది ఎలాగంటే వాళ్ళకి సరిపడా పింఛన్ ఇస్తూ వాళ్ళని వాళ్ళు నేర్చుకోవాలి అన తపనను వాళ్ళలోని వాళ్ళలో ఉన్న టాలెంట్ని తెలంగాణ తొక్కయ్యటేం లేదు తొక్కయ్యకుండా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎలాగ అంటే మీరు చెయ్యగలుతారు లేదా వాళ్ళకి ప్రోపర్గా కోచింగ్ ఇస్తున్నారు కోచెస్ ఇస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎలా అంటే పింఛన్ ఇస్తున్నారు నెల నెల నెల నెలకి పింఛన్ ఇస్తూ వాళ్ళకి సంభందించిన గేమ్స్ మాత్రం పెట్టడం పెరాలిఫ్టింగ్ పెరాలిఫ్టింగ్ ఒక గేమ్ అందులో పార్టుగా వాళ్ళు ఎట్లా అడగాల్లలో ఎట్లా ఆడగలుగుతారు అదంతా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వారికి వాళ్ళకి పెట్టిరు ఒకటి పారాలింపిక్స్ ఇదొకటి ఒలింపిక్స్లో సంబంధించినది అలంగానే తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఒక పార్ట్ అవుతుంది ఎందుకంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా ఒలింపిక్స్కి వెళ్లారు అనుకుంటాను వెళ్లారు బలహీనతల సమస్యను ఎలా ఎదుర్కొంటుందంటే ఒకరు చెయ్యరు అన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తుందంటే వాళ్ళని మీరు చెయ్యగల్గుతారు మీ అంటే వాళ్ళని వెనుక అడుగు వేయ్యకుండా వాళ్ళతో ముందుకు సాగుపిస్ ముందుకు సాగుపిస్తుంది తెలంగాణ తెలంగాణలో అదే ప్రత్యేకత ఎవ్వరిని తక్కువ చెయ్యదు తక్కువ చేసే వాళ్ళని ఎక్కువ చేపిస్తుంది వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటకి గుంజుతుంది గుంజి వాళ్ళకి ఎట్లాంటి గేమ్స్ పెడతారంటే వాళ్ళకి చేరిక క్రీడలు అనుకూల క్రీడలు వికలాంగ క్రీడలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అంటే డిసేబులిటీకి పర్సన్స్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళ వరికు తీసుకువచ్చి వాళ్ళ వారికు గేమ్స్ పెడతారు ఎట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి చెస్సు ఇంకా చాలా ఉంటాయి చాలా చాలా గేమ్స్ పెడుతున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే చాలా మంది ఆ గేమ్స్లో ఒలంపిక్స్ మన తెలంగాణలో కాకుండా ఒలంపిక్స్లో మ ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు సిల్వర్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలానే బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అట్లా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి మాకు ఒక కాలు చెయ్యి అన్నీ ప్రోపర్గా ఉన్న మనుషులే ఏం చాతకాక ఇంట్లో కూర్చుంటారు లేదా గాలి తిరుగు తిరుగుతారు అట్లాంటి వాళ్ళు ఒక ఆర్గాన్ మంచిగా లేకపోయినా వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు చాలా చాలా అంటే చాలా గట్టి ప్రయత్నంతో ప్రయత్నిస్తుంటారు అందుకే వాళ్ళు అంత మంచి రిజల్ట్స్ని తీసుకుపో అంటారు వాళ్ళు అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళకి అందుకే సో మన తెలంగాణాలో అందరూ తెలంగాణ క్రీడాశాఖ మన తెలంగాణలో ఉన్న అంగవైకల్యాలలు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని వాళ్ళ కోసం సపరేటుగా ఒకటి స్పోర్ట్స్ రూమ్ స్పోర్ట్స్ అదే స్పోర్ట్స్కి సంబంధించిన శాఖ కూడా ఉంది అందులో ఎంత మంది ఏమా ఎం ఆట ఆడగలరు ఎంతమంది దేనికి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ అందులో తెలుస్తాయి సో ఇంకా విధానాలు రూపొందించడంలో మాత్రం తెలంగాణ చాలా బాగా స్థాయి తీసుకుంది ఎలాగంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా ఆ వి విధానాలను రూపొందించింది అలాగే వాళ్ళకి వైకల్యం గల క్రీడా విధానం కూడా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్తుంది చెప్పిన తర్వాత వాళ్ళు ఆ అర్ధం చేసుకొని వాళ్ళు చాలా బాగా ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా ఆడతారు గేమ్సు సో వీళ్ళని చాలా మంది అంగవైక్యులు వీళ్ళేం ఆడతారు వీళ్లతోని ఏం కాదు అని తీసి పడేస్తారు అలా తెలంగాణలో ఉన్న క్రీడారంగం మాత్రం వాళ్ళని నమ్ముతుంది వాళ్ళపై భరోసా పెట్టుకుంటుంది భరోసా పెట్టుకున్న తర్వాత వాళ్ళని చాలా బాగా ప్రోత్సహించి వాళ్ళకి వాళ్ళ అవసరమున్న మొత్తము వాళ్ళకి అవసరమైన అవసరమైనవి మొత్తము వాళ్ళు తెలంగాణ చూసుకుంటుంది అంటే తెలంగాణలో ఉన్న క్రీడాశాఖ చూస్కుంటున్నారు కొంతమంది వరకే చూసుకుంటున్నారు మిగితా వాళ్ళకి ఎవ్వరు చూసుకోవడం లేదు వాళ్ళను కూడా అందరిని పట్టించుకోవాలని తెలంగాణకి ఒకటి విన్నపం అందరూ అందరూ అయితే అందరు బాగుంటుంది సో ఇది తెలంగాణలో క్రీడారంగం క్రీడ సంబంధించిన అంగవైక్యాలు అంగవైక్యలలో బహితర సమస్యలు ఎలా పరిష్కరించిందో